భారతీయ రవాణా వ్యవస్థ చాలా పెద్దది మరియు వైవిధ్యమైనది దేశంలో ప్రజలు సాధారణంగా బస్సుల్లో రైళ్ళలో ఆటోల్లో మరియు సొంత వాహనాల ఉపయోగిస్తున్నారు చిన్న పట్టణాల్లో అయితే సైకిళ్ళు నడవడం కూడా సాధారణం మెట్రో నగరాల్లో మెట్రో రైలు చాలా ముఖ్యమైన రవాణా సాధనంగా మారింది ప్రయాణంలో ఎదురయ్యే సవాళ్ళ విషయానికి వస్తే ట్రాఫిక్ జామ్ చాలా పెద్ద సమస్య ముఖ్యంగా నగరాల్లో ఇది చాలా సమస్యగా తీసుకొస్తుంది రోడ్ల నాణ్యత కొన్ని ప్రాంతాల్లో అంత బాగా ఉండదు ప్రజల రవాణా రద్దీ ఎక్కువగా ఉంటుంది కొన్నిసార్లు సీట్లు దొరకోవడం కూడా చాలా కష్టమవుతాయి సమస్యలు కూడా కొన్నిసార్లు సామాన్యంగా ఉంటాయి బస్సులు మరియు రైళ్లు ఆలస్యంగా రావడం సాధారణ దీన్ని మెరుగుపరచడానికి చాలా మార్గాలు ఉన్నాయి మొదటిది రోడ్ల యొక్క నాణ్యత పెంచడం మరియు వాటిని క్రమం తప్పకుండా నిర్వహించడం ట్రాఫిక్ నిర్వాహణాలు మెరుగు పెంచ మెరుగుపడడం ఉపయోగించే వాహనాలను తరచుగా తెచ్చుకోవడం